హలో టైలర్ గారా మీరు అన్ని రకాల డ్రెస్లు కుడతారా అయితే మా ఫ్రెండ్ పెళ్ళి ఉందండి అతనికి నా సైడ్ నుండి సూట్ కుట్టిచూదాం అనుకుంటున్నాను మీరు కుడతారా సెప్టెంబర్ ఎయిత్కు ఉందండి

ఓకే అండి అయితే మా ఫ్రెండ్ నా నాలాగానే ఉంటాడు పర్సనాలిటీ కొంచెం నాలాగానే ఉంటాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాలానే ఉంటాడు మీకు నా శాంపుల్స్ ఇస్తాను కొలతకి కొంచెం మీరు వాటికి అయ్యే ఖర్చు ఇంకా క్లాతు ఎన్ని ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అలా ఏమైనా చెప్తారా ఎంతండి సరే అండి ఓకే అండి పర్వాలేదండి సరే అండి అలా అయితే అలానే ఇప్పుడు చార్జెసు క్లాత్ ఎంత అవుతుందో చెప్తారా ఓకే అండి ఓకే అండి ఎయిత్ సెవెన్త్ రోజు ఇచ్చేయండి మేము ఇక్కడ పద్మ నగర్లో ఉంటాము మీరు ఎక్కడుంటారు ఓకే అండి మీ దగ్గరకి వచ్చే ముందు మేము ఈ నెంబర్కి కాల్ చేస్తాము ఓకే అండి రేపొచ్చి కొలతలిస్తాము ఓకే అండి